ఈ మధ్యకాలంలో మనమందరమూ చూసేవేమిటంటే ఎక్కువగా లాక్డౌను ఆ సమయం నుంచి మాకు మొత్తం అన్నీ పాఠశాలలు లేదంటే కోచింగ్సెంటర్లు లేకపోతే కళాశాలలు వీళ్ళందరూ కూడాను ఆన్లైన్ క్లాసులూ ఆన్లైన్లో చదువు చెప్పడం అనేది చాలా ఎక్కువగా వింటున్నాము ఎందుకంటే ఆన్ ఆ లాక్డౌన్ సమయంలో ఎవరింట్లో వారుండడంతో వారికి చదువు చెప్పడం ఒక కష్టతరమైన విషయంగా మారింది దాన్ని అధిగమించడానికి ఉపాద్యాయులు లేకపోతే కొంతమంది అధికారులు కలిసి ఆన్లైన్ చదువులు చెప్పడం మంచిదని నిర్ణయం తీసుకుని ఆన్లైన్ చదువులనేవి ప్రారంబించారు కానీ ఇవి ఆన్లైన్ చదువులనేవి పిల్లల జీవితాల మీద చాలా ప్రభావితం చూపినాయి ఎందుకంటే వారు పాఠశాలలో పాఠశాలలో వారు గురువులు వారు ఎదురుగా ఉండి చెప్పి చెప్పిన విషయాలు వీళ్ళు తెలుసుకుంటూ వింటూ అలాగే నేర్చుకోవడంలో ఒక విధంగా నేర్చుకుంటారు ఇక ఆన్లైన్ చదువులంటారు ఆన్లైన్లో వారు ఫోన్లలో చూసి చదువుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమే ఎందుకంటే ఫోన్లో అలాగా తరచూ చూడడం వల్ల వారికి చదువు మీద ఆసక్తి కాక నిద్ర అనేది రావడంతో నిద్రపోయేవారు కూడా చాలా ముంది ఉన్నారు ఇలాంటివి ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నారు అప్పట్లో అలాగే కోచింగ్లు విషయానికొస్తే పెద్దవారు పెద్దవారులాంటివారు కోచింగ్లు తీసుకోవడం జరుగుతుంది ఆ కోచింగ్లలో ఆన్లైన్ కోచింగ్లూ అలాగే వారు ట్రైనింగ్ అలాంటివి తీసుకుంటారు వారు కూడా వారి భవిష్యత్తుని మార్చుకోవడం అనే ఉద్దేశంతోనే ఇలాంటి కోచింగ్లూ గట్టా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కోచింగ్లూ గట్టా తీసుకుంటే అందులో మనకి చదువుపరంగా ఏదన్నా షాట్కట్లు చెప్పడం అలాగే ఎగ్జామ్లు ఎలా త్వరగా ముగించాలి ఒక క్వషన్ని ఎంత తక్కువ సమయంలో ముగించాలి ఇలాంటివన్నీ కూడా మనకి కోచింగ్లోనే చెప్తారు ఇంకా ఇ చెప్పినట్టుగా ఆన్లైన్లో పిల్లలకి ఎదురయ్యే సమస్యలేమిటంటే వారు తరచుగా ఫోన్లు చూడడం వల్ల వారి కంటిచూపనేది మందగించి వారికి ఆ కల్లజోళ్ళు అనేవి వెయ్యాల్సి వస్తుంది అలాగే ఆ పాఠశాలలో చదివేంత మెరుగ్గా వారు ఇంటిదగ్గరుండి ఆన్లైన్ చదువులో వారు రాణించలేకపోతున్నారు ఎందుకంటే కొంతమంది ఆన్లైన్ చదువులో కూడా బాగానే నేర్చుకుంటారు ఆసక్తిగా కొంతమందికి మాత్రం అది వర్తించడంలేదు ఎందుకంటే వారివారి ఆ సదుపాయాలు ఎలా ఉన్నాయో మనకి తెలీయదు కాబట్టి కొంతమంది ఇంట్లో ఫోన్లుండవు ఆ లేకపోతే నెట్ అనేది సరిగ్గా ఉండదు సిగ్నల్ ఉండవు ఇలాంటి అన్నీ ఇబ్బందులెదుర్కోవడంతో కొంతమంది వెనకబడతారు ఎలాగైతే చాలా మంది మాత్రం ఆన్లైన్ చదువుల వల్ల లేకపొతే కోచింగ్ల వల్ల వారి జీవితంలో ఎంతో కొంత ప్రభావితం అనేది చేసింది